డెంగ్యూ జ్వరాన్ని నివారించుకోవడానికి ఉత్తమ మార్గం సోకిన దోమల నుండి కాటును నివారించడం మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మనం ఇంటి లోపల కూడా దోమలతెరలను ఉపయోగించుకోవాలి బయట ఉన్నప్పుడు పొడవాటి చేతులను చొక్కా మరియు పొడవాటి ప్యాంటును సాక్స్లను మించి ధరించుకోవాలి అందుబాటులో ఉన్న ఉంటే ఇంట్లో ఎయిర్ కండిషనర్ ఉపయోగించ కూకు ఉపయోగించండి విండో మరియు డోర్స్ స్క్రీన్లను సురక్షితంగా మరియు రంద్రాలను లేకుండా ఉన్నాయని నిర్ధారించుకోవాలి నిద్రపోయే ప్రదేశంలో స్క్రీన్ లేదా ఎయిర్ కండిషనర్ చేయకపోతే దోమల తెరను ఉపయోగించాలి మీకు డెంగ్యూ లక్షణాలు ఉంటే మీకు వైద్యుని సంప్రదించుకోవాలి దోమల జనాభా అనేది తగ్గించుకోవడానికి దోమ దోమల జనాభాని తగ్గించడానికి మనం వృధా చెందే ప్రదేశాలను వదిలించుకోవాలి బహిరంగ పక్షి స్నానాలు మరియు పెంపుడు జంతువులన్నీ నీటి వంటలలో నీటి క్రమ తప్పకుండా మార్చండి బకెట్ నుండి నిలిచిపోయిన నీటిని ఖాళీ చేయండి మీరు ఇంట్లో ఎవరికైనా డెంగ్యూ జ్వరం వచ్చినట్టయితే మిమ్మల్ని మీ మరియు ఇతర కుటుంబ సభ్యులను దోమల నుండి రక్షించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాల గురించి ప్రత్యేకించి అప్రమత్తంగా ఉండండి వ్యాధి సోకిన కుటుంబ సభ్యుని కుట్టిన దోమను మీ ఇంటిలోకి ఇతరులకి ఇన్ఫెక్షన్ వ్యాపితి వ్యాపిస్తాయి మీరు దోమల డెంగు నుంచి నివారించుకోవడానికి మలేరియా డెంగ్యూ నుంచి నివారించు నివా నివారించుకోవడానికి ఇంట్లో ఎయిర్ కండిషనర్లను ఉపయోగించకూడదు మరియు ఎప్పుడు ప్యాంటు సాక్సులను మనం ఎప్పుడో ధరించుకుంటూనే ఉండాలి మరియు కానీ ఎయిర్ కండిషనర్ని ఉపయోగించుకోవాలి విండో మరియ డోర్ డోర్ స్క్రీన్లను సురక్షితంగా మరియు రంధ్రాలను లేకుండా ఉన్నాయని నిర్ధించుకోవాలి నిద్రపోయే ప్రదేశంలో స్క్రీన్ లేదా ఎయిర్ కండిషనర్ చేయకపోతే దోమల తెరలు ఉపయోగించుకుంటే మీకు డెంగ్యూ లక్షణాలు ఉంటే మీకు వైద్యున్ని సందదించుకోవాలి దోమల జనాభాను సంప్రదించండి దోమల జనాభాను తగ్గించడానికి దోమల జనాభాను వృధా చెందే ప్రదేశాలను వదిలించుకోవాలి బహిరంగ స్నా పక్షి స్నానాలు మరియు పెంపుడు కుక్కలను ఉపయోగించేటప్పుడు మరియు జర వాళ్ళకి తినిపించే బిస్కెట్లను నిలిచిపోయిన నీటిని ఖాళీ చేయాలి మీకు ఇంట్లో ఎవరికైనా డెంగ్యూ జ్వరం వచ్చినట్టయితే మిమ్మల్ని మీరు అప్రమత్తంగా ఉండాలి దోమల నుండి రక్షించడానికి మీరు మీరు ప్రయత్నాన్ని చేయాలి ప్రత్యేకంగా ఉండాలి వ్యాధి సోకిన కుటుంబ సభ్యుడికి కుట్టిన దోమ మీ ఇంటిలోకి తరలిలోకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఛాన్సెస్ అంటే మనకి అవకాశాలు ఉంటాయి అవకాశాలను అంటే మన బారిన పడాలంటే ముందుగా మనం మనకు వచ్చిన డెంగ్యూని ఇతరులకు శోధించు సోకకుండా మనము మనం రక్షించుకోవాలి అంటే ముందు వైద్యున్ని సంప్రదించుకోవాలి వైద్యుని సంప్రదించుకున్నాక అతను చెప్పే మన అతను చెప్పే అలవాట్లను అలవాట్లను మరియు అతను చెప్పే అలవాట్లను మరియు అందుబాటులో ఉండే కండిషనర్ కండిషన్స్ కండిషనర్ని ఉపయోక ఉపయోగించుకోవాలి మరియు మనకు వచ్చిన డెంగ్యూ జ్వరాన్ని తగ్గించుకోవడానికి ముఖ్యంగా మనం వైద్యుని సంప్రదించుకోవాలి వైద్యుని సంప్రదించుకొని అతని సలహా మేరకు మనం మందులను వేసుకోవాలి మందులను వేసుకునాంక తర్వాత మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేది వైద్యుని అడిగి తెలుసుకోవాలి వైద్యుడు ఇచ్చిన దోమలను వైద్యుడు ఇచ్చిన మందులను వేసుకొని మనం ఎలా నివారించుకోవాలని నిర్ధారించుకోవాలి మరియు దోమల నుంచి మన దోమల నుంచి భారిన రక్షించుకోవడానికి మనం ఇంటి లోపల ఉన్న దోమల తెరలను ఉపయోగించుకోవాలి మరియు మనము ఆల్ అవుట్ లేదా మనం జెట్లను ఉపయోగించుకోవచ్చు ఇంటి లోపల మరియు దోమల నుంచి మనకి మనం రక్షించుకోవడానికి విండో మరియు డోర్ స్క్రీన్లను సురక్షితంగా మరియు రంధ్రాలు లేకుండా ఉన్నాయని చేసుకోవాలి మరియు మీరు ఎప్పుడైనా కొబ్బరి బోండాలు తాగితే ఆ కొబ్బరి బొండాలను మన ఇంటి నుంచి దూరంగా పారిదొయ్యాలి మళ్లీ అందులో ఉన్న అది చెత్తలను చెత్తల నుంచి దూరంగా పారి వెయ్యాలి మన ఇంటి ముంగల చెత్తలను ఉండకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎవరికి అయితే దోమలను దోమల నుండి డెంగ్యూ లేదా మలేరియా వస్తే వాళ్లను వాళ్ళ నుంచి మనం దూరంగా ఉండాలి వాళ్లకి మన వాళ్లకి మనం సలహాలు ఇచ్చి వాళ్లకి వాళ్ళ నుంచి వచ్చి డెంగ్యూ మలేరియా సోకంగానే ఇతరులకు సోకకుండా మనకి మనం వాళ్లకు సందేహం లేదా వాళ్ళకి మనం సురక్షితంగా ఉంచాలి మరి మనం కూడా సురక్షితంగా ఉండాలి ముఖ్యంగా మనం వైద్యుని సంప్రదించుకోవాలి వైద్యుని సంప్రదించుకున్నాంక తన అతని చెప్పే మార్గాలను అనుసరించి మనం ఏం చేయాలో వాళ్ళని నిర్ధారించుకోవాలి మళ్లీ వైద్యుడు చెప్పే ఆ మార్గాలను మనం ఎలా నిర్ణయించుకోవాలంటే వైద్యుడు మనకు ఇచ్చే మందులను వైద్యులను మన వైద్యుడు ఇచ్చే మన మందులను ప్రతిరోజు వాడుకోవాలి ప్రతిరోజు వాడుకునాంకా తర్వాత మనం విండో మరియు డోర్ స్క్రీన్లను సుద్ధంగా ఉంచుకోవాలి మనము ఎప్పుడూ ప్యాంట్లు ఫుల్ ప్యాంటు మరియు ఫుల్ పాయింట్ మరియు షర్ట్లను ధరించాలి దోమల భారీ నుండి మనకు మనం రక్షించుకోవడానికి మరియు దోమలు మలేరియా రాకుండా మనం మనం మన ఇంటిని మన కిచెన్ రూమ్ని మన మన ఇంటి మొత్తాన్ని సురక్షితంగా ఉంచుకోవాలి మళ్ళీ సురక్షితంగా ఉంచుకోవాలంటే ముందుగా మనం ఇంటిని ముందుగా ముందుగా క్లీన్గా ఉంచుకోవాలి క్లీన్ అనగా ఇక్కడ మనం నీటుగా ఎలాంటి చెత్తాచెదారం లేకుండా ఇంట్లో బ్యాక్టీరియా లేకుండా నీట్గా పెట్టుకోవాలి దాని తర్వాత దోమల నుంచి మనం రక్షించుకోవడానికి మనం ఉపయోగించే నీరు అన్నిటిని మనం భద్రపరచుకొని చూసుకోవాలి మన మనం తాగే కొబ్బరి బోండాలలో కూడా దోమలు మరియు ఎలాంటి దోమలైన దాంట్లో పెరగవచ్చు ఆ దోమలను భారీ నుండి మనం రక్షించుకోవాలంటే ఆ కొబ్బరి బోండాలను మనం వేరే చెత్త చెత్త చెత్త వాడికి ఇవ్వాలి లేదంటే ఇంటి ముంగల వేసుకోకూడదు దానివల్ల దాంట్లో దోమలు పెరిగి మనకి హానికరంగా హానికరంని హానికరం చేస్తాయి సో ఇవన్నీ పాటించాలంటే మనం ముందుగా దోమల నుంచి భారీ దోమల భారీ నుంచి దోమల భారీ నుంచి డెంగ్యూ జ్వరం పడకుండా చేయాలంటే మలేరియా భారీ నుంచి దోమల భారి మలేరియా లేదా డెంగ్యూ జ్వరం రాకుండా ఉండాలంటే ముందుగా మనం మన ఇంటిని శుభ్రంగా చేసుకోవాలి మన వాకిళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి మళ్ళీ ఇతరులకు దోమల డెంగ్యూ జ్వరం మలేరియా గురించి వాళ్ళకి మనం అనుసరించి వాళ్ళకి జ్ఞానం ఇవ్వాలి ఇవన్నీ చేయడం వల్ల మనం దోమల నుంచి దోమల బారి నుంచి డెంగ్యూ జ్వరం నుంచి మలేరియా జ్వరం నుంచి కొంతగా ఉపశనం పొందవచ్చు